నేను ఇటీవల కాలంలో ఆన్లైన్లో నకిలీ హెడ్ఫోన్స్ ఆర్డర్ చేసుకున్నాను అది ఇప్పుడు నేను రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను నేను రిటర్న్ చేసు నేను ఆర్డర్ చేసిన కంపెనీ బోట్ కంపెనీ దాన్ని నేను ఇప్పుడు రిటర్న్ చేద్దామనుకుంటున్నాను అది నేను దాన్ని ఉపయోగించలేను దాన్ని రద్దు చేయాలనుకుంటున్నాను దయచేసి నా ఆర్డర్ను కొద్దిగా రద్దు చేయాలని కోరుకుంటున్నాను